హలో నమస్కారం మ్యాడమ్ మ్యాడమ్ హెయిర్ కట్ చేయాలి మ్యాడమ్ బాయ్కట్ సైడ్కట్టు ఇట్లా రెండుపక్కలు మొత్తం చిన్నగా మొత్తం ఇట్లా సైడ్ల మొత్తం చిన్నగా గుండు కొట్టి ఇంత కొంచం ఇట్లా ఇట్లా వీ షేప్లోవెనుకల ఉండి మీద వెంట్రుకలు ఉండాలి మంచిగా వాటిని కొంచం జెల్ పెట్టి మసాజ్ చేస్తారా మ్యాడమ్ మీరు ఇది షేవింగ్ కూడా చేస్తారా షేవింగ్ చేస్తారా మ్యాడమ్ షేవింగ్ చేయరా గడ్డం మీసం అది ఎట్ల చేయాలంటే ఇట్లా ఇట్లా రావాలి కట్టు మంచిగా మీరు చెప్పుర్రి మ్యాడమ్ నేను ఏమి చెప్తాను మీరు చెప్తే నేను వస్తాను సాయంత్రం సరే మ్యాడమ్ వన్ ఫిఫ్టీ అంటే కూడా మరి మీరు మంచిగా చేస్తారా మ్యాడమ్ అట్ల ఏమి లేదు కానీ జర హెయిర్ మొత్తం అది జర కర్లీగా ఉంటుంది అది సిల్క్గా చేస్తారా అది మీ అంటే పర్మనెంట్గా చేస్తారా మ్యాడమ్ అయిన పర్లేదు మ్యాడమ్ మొత్తం పర్మనెంట్గా అయితే కావాలి నాకు ఇది ఇది ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ